ప్రభుత్వం గణనీయంగా ప్రభావం కలిగించేలాగ ఎన్నో పథకాలను అమలు పరిచింది అందులో కొన్ని అమ్మఒడి వితంతు పెన్షన్ పథకం లాంటిది అమ్మ ఒడి ప్రభుత్వ పిల్లలకు ఇస్తుంది అలాగే ప్రైవేట్ పాఠశాలలో చదువు పిల్లలకు వస్తుంది నా ఉద్దేశం ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పిల్లలకు ఇవ్వాల్సిన అవసరం లేదని ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత స్థోమత ఉండడం వల్ల ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు మొత్తానికి స్థోమత లేని పేద విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్లో చదివే విధంగా అమ్మఒడిని అందించాలి అనేది నా ఆశ ఇలా అనిపించడం వల్ల విద్య ప్రభుత్వ పాఠశాలలో కూడా బాగా చెప్పారు అనే ఆలోచన వల్ల అయిన లేక చదువుకోవాలి అనే కోరికతో అయిన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు పెరుగుతారు అని నా ఉద్దేశం అలా పెరగడం వల్ల మన ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత పెరిగేలాగ చూస్తారు నాణ్యత ఉండడం వలన నాణ్యత ఉండడం వలన పిల్లలు కూడా ఎక్కువ మంది వచ్చి చక్కగా విద్యను నేర్చుకుంటారు మంచి ప్రయోజకులు అవుతారు ఇంకా వితంతు పెన్షన్ పథకం అంటే అర్దాంతరంగా భర్త చనిపోయిన ఆడవాళ్ళకి ప్రభుత్వ సహాయం అందిస్తుంది ఏ ఇంట్లో అయినా మగవాళ్ళు పెద్దదిక్కు అన్నట్టుగా ఉంటారు చాలా వరకు వాళ్ళు సంపాదిస్తారు ఆడవాళ్ళని బయటకు పంపించారు చాలా సంవత్సరాల వరకు ఇంట్లో ఉండే ఆడవాళ్లు అప్పటికప్పుడు బయటకు వెళ్ళి పని చేయాలి అని అంటే చాలా కష్టంగా ఫీల్ అవుతారు ఆ కష్టాన్ని అధిగమించడానికి కాకపోయిన కనీసం ఉడుత సాయంగా వాళ్ళు ఇచ్చే డబ్బులు అనేవి వీళ్ళకు ఉపయోగపడుతు ఉంటాయి అలాగే ప్రతిల ఒకటవ తారీఖు వాళ్ళ చేతికి అందించడం వలన వాళ్ళు భద్రతగా ఫీల్ అవుతు ఉంటారు ఏ రోజు వస్తుందో అనే ఆందోళన లేకుండా ఖచ్చితంగా ఈ రోజు వస్తుంది కాబట్టి మన ఆ డబ్బుని ఈ విధంగా వినియోగించుకోవచ్చు అనే ఆలోచన వాళ్ళలో కలుగుతుంది ఆ డబ్బులు కూడా సక్రమంగా ఉపయోగించుకుంటున్నారు